విజేత సూపర్ మార్కెట్ రామారావుపేట కాకినాడ చెప్పండి సార్ ఏమి కావాలి ఆయన బయటికి వెళ్లారు సార్ చెప్పండి సార్ మీకు ఏమి కావాలి నేను చెప్తాను తప్పకుండా తప్పకుండా అండి మీరు చెప్తే కనుక లిస్టు నేను రాసుకుని వాటిని డెలివరీ చేస్తాను మీ ఇంటికి చెప్పండి రాసుకుంటాను షుగర్ రెండు కేజీలు మినప్పప్పు రెండు బస్తా ఉంటుంది అండి బ్యాగ్ ఉంటుంది ఉందండి ఉంది తప్పకుండా అండి వేరుశనగ గుండ్లు అంటే మినప గుండ్లు కూడా ఉంటాయండి అందుకు అడిగాను అదే అండి

అదీ మీకు పెద్దవి పంపమంటారా అండి చిన్నవి ఉంటాయా తప్పకుండా అండి అదే అండి అదే ఏవి ఏ ఏమి వాడుతారో మనకు తెలియదు కదండి వాళ్ళు ఏమి వాడుతారో అయితే సరే సరే అండి పెద్దవి పంపిస్తాను ఇంకా ఏమన్న కావలా అండి కందిపప్పు కానీ కందిపప్పు ఎంత అండి సరే అండి సరే అండి

సరే అండి సరే

ఉన్నాయండి సన్ఫ్లవర్ ఉన్నాయి వేరుశనగ ఉన్నాయి ఎన్ని అండి సరే అండి ఆయిల్ ప్యాకెట్లు మూడు కారం ఉన్నాయి పసుపు ఉంటుంది ఉందండి ఆశీర్వాద్ కారం ఉంది సరే అండి ఇంకా ఇంకా ఏంఅన్నా అంటే టూత్పేస్ట్లు ఇవి మర్చిపోయినట్టు ఉన్నారండి సబ్బులు కానీ పేస్ట్ బ్రెష్లు ఏమన్న కావాల

సరే అండి సబ్బులలో మీకు ఉంటాయండి సంతూరు డెటాలు లైఫ్బోయ్ లేకపోతే డవ్వు సింథాల్ సింథాల్ ఉన్నాయండి ఉన్నాయండి ఉన్నాయి ఒక సెట్ట్ సెట్టు ఉంటుంది అండి సెట్ ఇస్తానులేండి తప్పకుండా అండి ఇంకా రైసు బ్యాగ్ రైసు కానీ లేకపోతే

ఉందండి ఇంకా అంటే ఇవి ఉన్నాయి కదండీ డ్రింకులు కానీ పెరుగు ప్యాకెట్టు పాలు లేకపోతే క హెయిర్ ఆయిలు ఏమన్న కావాలా అండి షాంపూలు కానీ ఆ లీటర్ బాటలా అండి టూ లీటరు బాటల్

తప్పకుండా అండి షాంపూలు ఏమన్న కావాలాండి షాంపూలు కానీ హెయిర్ కలరు బిర్యానీ మసాల సరుకులు కానీ బిర్యానీ పౌడరు కానీ చికెన్ పౌడరు చికెన్ మసాల పౌడరు విడిగా కట్టి కట్టేస్తాను అండి అదేలేండి అంటే సాల్ట్ ప్యాకెట్ కానీ లేకపోతే ఆటా ఆశీర్వాద్ ఆటాలు

సరే అండి

సరే అండి అట్ట గుడ్లు అండి లేవు లేవండి మాములుగా ఫారెన్ గుడ్లు ఉన్నాయండి మామూలువి

ఇంకా మీకు అంటే బట్టల సోపులు కానీ ఏమండి లేదండి మీరు ఫారంకు వెళ్ళిపోవాలండి ఫారం దగ్గర అయితే దొరుకుతాయండి ఇంకా మీకు ఇవి ఉన్నాయి కావాలాండి బట్టల సోపులు కానీ లేకపోతే సర్ప్ ప్యాకెట్లు వాషింగ్మిషన్లో వేసుకునే లిక్విడ్లు కానీ సరే అండి

ఆన్లైన్ పేమెంట్ చేస్తారా అండి తప్పకుండా అండి మేము డెలివరీ అబ్బాయికి మీ బిల్ ఇచ్చి పంపిస్తాము కుదిరితే ఇచ్చేయండి లేదంటే మీ ఇష్టం అండి ఆన్లైన్ చేసిన పర్లేదు సరే అండి ఉంటారండి మీకు ఒక గంటన్నరా రెండుగంటలలో మీకు ఇంటిదగ్గరకు వస్తాయండి మీరు చెప్పిన ప్రతి వస్తువు అప్పుడు ఆల్రెడీ మొదలు పెట్టారండి మా వాళ్ళు అన్నీ తీయడం మీకు ఒక రెండుగ గంట గంటన్నర రెండుగంటల లోపు వస్తుంది అండి రెండుగం సరే అండి తొందరగా వచ్చేలాగ నేను చేస్తాను అండి తొందరగా మీ ఇంటికి వచ్చేలాగ సరే అండి